నా పేరు భార్గవి మాది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలోని అందరూ చాలా మొక్కలను పెంచుతారు అలాగే మేము కూడా మా తోటలో చాలా పూలను మరియు పండ్లను పెంచుతాను పెంచేదానిని పువ్వులను చాలా చాలా రకాలుగా ఉన్నాయి పూల మొక్కలలో విత్తనాలను మట్టిలో వేసాను అవి చాలా పువ్వులుగా గా మారాయి అది గులాబీ చామంతి వంటి మొక్కలను వేసాను అది చాలా పూలను చాలా పూలు వచ్చాయి అలాగే పండ్లను కూడా వేసాను వేసిన పూలు మరియు పండ్లను చాలా రావడంతో వాటిని కొన్ని మా ఇంట్లో వాళ్ళకు మరికొన్ని మా చుట్టూ ప్రక్కల వారికి మరి కొన్ని దాచుకోని ఉంచాను ఇంకా మిగలడంతో వాటిని మార్కెట్లోని వాళ్ళకు మార్కెట్లోని ఒక వ్యక్తికి ఇచ్చి వాటిని అమ్మమని చెప్పి వాటిని డబ్బులు సగం అతనిని తీసుకోమని మరి సగం నాకు ఇవ్వమని చెప్పాను